ఏపీజే అబ్దుల్ కలాం అయిన అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు ఆయన భారత పదకొండవ రాష్ట్రపతి క్షిపణి శాస్త్రవేత్త అతను పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులుబ్ధిన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు తిరుచురపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు చెన్నైలోనే మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఎయిర్ ఫోర్సెస్ ఇంజనీరింగ్ పట్టా పొందాడు భారత రాష్ట్ర పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఎయిర్ ఫోర్సెస్ ఇంజనీరింగ్గా పని చేశారు భారతదేశపు మిసైల్ మ్యాన్గా పేరుగాంచాడు కలాం ముఖ్యంగా బలిస్టిక్ స్టిఫిని ప్రయోగ వాహన సాంకేతిక అభివృద్ధికి కృషిచేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతదేశ ప్రోకాన్పు అణుపరిక్షలలో కీలకమైన సంస్థాగత సాంకేతిక రాజకీయ పాత్ర పోషించాడు రెండు వేల రెండులో రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది ఆ ఎన్నికల్లో వామపక్షాలు బలపరిచిన లక్ష్మి సెహగళ్ పై గెలిచాడు కలాం తన పుస్తకం ఇండియా ట్వంటీలో ట్వంటీలో నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించాడు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతీష్టాత్మక అవార్డులను అందుకున్నాడు రెండు వేల పన్నెండులో ది హిస్టరీ ఛానల్ రిలయన్స్ మొబైల్ భాగ్యస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించినది గ్రేటెస్ట్ ఇండియా పోల్లో అతను రెండవ స్థానంలో ఎంపికయ్యాడు ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లింగాలో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు కలం కుప్పకూలిపోయారు రెండువేల పదిహేను జులై ఇరవై ఏడున ఎనభై మూడు సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించాడు తన స్వస్థలమైన రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్రముఖులతో సహా వేలాది మంది హాజరయ్యారు అక్కడ ఆయనను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు బాల్యం విద్యాభ్యాసం అవుల్ పకీర్ జైనులుబ్ధిన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ్ ముస్లిం కుటుంబంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనున జన్మించాడు తండ్రి జైనులబ్దిన్ పడవ యజమాని తల్లి ఆయిషామ్మ గృహిణి పెద్ద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాల కోసం కలాం చిన్న వయసులోనే పనిచేయడం ప్రారంభించాడు పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత తన తండ్రి ఆధకంగా చేదోడువాదోడుగా ఉండడానికి వార్తాపత్రికలు పంపిణీ చేసేవాడు పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవడానికి తపన పడేవాడు ఎక్కువ సమయం కష్టపడేవాడు రామనాథపురం స్క్వార్ట్జ్ మెట్రిక్యూలేషన్ స్కూల్లో తన పాఠశాల విద్య పూర్తి చేసినాక కలాం తిరుచారపల్లిలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరి పంతొమ్మిది వందల యాభై నాలుగులో భౌతిక శాస్త్రంలో పట్టా పొందాడు రెండు వేల రెండు జూలై పద్దెనిమిదిన కలాం బ్రహ్మాండమైన ఆధిక్యతతో తొంభై శాతం పైగా ఓట్లతో భారత రాష్ట్రపతిగా ఎన్నికై జూలై ఇరవై ఐదున ప్రమాణ స్వీకారం చేశాడు ఆ పదవికి తమ అభ్యర్థి నిలబెట్టింది అప్పటి అధికారపక్షమైనా జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తమ మద్దతు తెలిపింది ఆ పోటీలో వామపక్షవాదులు బలపరిచిన ఎనభై ఏడేళ్ల లక్ష్మీ సెహగల్ అతని ఏకైక ప్రత్యర్థిగా నిలిచింది ఆమె రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ నాయకత్వం క్రింద పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీర మహిళ కలాం నలభై విద్యా విద్యాలయాల నుండి ఏడు గౌరవ డాక్టరేట్లను పొందాడు ఇస్రో డిఆర్డిడిలో కలిసి పని చేసినందుకు ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారునిగా ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి లో పద్మభూషణ్ మరియు పంతొమ్మిది వందల తొంభై లో పద్మ విభూషణ్తో సత్కరించింది భారతదేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యొక్క శాస్త్రీయ పరిశోధన మరియు ఆధునీకరణకు చేసిన కృషికి పంతొమ్మిదివందల తొంబై ఏడులో కలం భారత దేశపు అత్యున్నత పౌర గౌరవం భారతరత్నకు అందుకున్నాడు రెండు వేల పదమూడు లో అంతరిక్ష సంబంధిత పథకానికి న్యాయకత్వం వహించి విజయవంతంగా నిర్వహించినందుకు అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుండి వాన్ బ్రాండ్ అవార్డును అందుకున్నాడు